వ్యవసాయంలో ఎక్కువగా గునపం పార కత్తి వంటి పనిముట్లను వాడుతాము పార అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది నీరు కట్టడానికి పొలంలో గట్టులు చెక్కటానికి వాటికి ఎక్కువగా పార ఉపయోగపడుతుంది వ్యవసాయంలో వరి పండించేటప్పుడు కూడా ఎక్కువగా ఇదే ఎక్కువ ఉపయోగపడుతుంది గునపం అనేది చుట్టూ కర్రలు పాతటానికి పాదులు వెయ్యటానికి ఎక్కువగా గునపం ఉపయోగపడుతుంది ముఖ్యంగా కత్తి అనేది గట్ల చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను ముళ్ళకంపలను కొట్టేసి తీయడానికి ఎక్కువగా కత్తి ఉపయోగపడుతుంది ఇవి వ్యవసాయానికి అవసరమైన ప్రధాన పనిముట్లు ఇవి లేనిచో వ్యవసాయం చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది